నేను నేను ఇంగ్లీష్ బుక్ ఒకటి చదివాను అదేంటంటే చార్లీ చాప్లిన్ది బుక్ ఒకటి చదివాను ఆయన చేసిన చిన్న చిన్న పనులు అలాగే అవి ఎలా ఉంటాయనంటే చాలా నవ్వు తెప్పించ్చేటట్టు ఆయన బిహేవియర్ కానీ ఆయన జోవెల్నెస్ కానీ ప్రతి ఒక్కటి ఆయన చాలా అంటే చాలా కామెడీగా కమెడియన్ లాగా చేస్తుంది నోవెల్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం నేను బాగా నవ్వు తెచ్చుకున్నాను అంటే నవెల్స్లో ఇదే ఫస్ట్ది ఇంకా ఆయనా చేసే పనులు కూడా చాలా అంటే చాలా నవ్వు తెప్పిస్తాయి ఆయన చేసిన చిన్న చిన్న పనులు అలాంటివి చిన్న చిన్న పనులు కూడా బుక్లో వచ్చేసరికి నోట్ చేశారు సో దానివల్ల నేను అంటే చాలా అంటే చాలా నవ్వుకున్నాను ఆ బుక్ చూశాక ఆ బుక్ చదివాక